తెలుగు సామెతలు అనంగానే మనం గుర్తుకొచ్చేది అప్పటి కాలంలో ముసలి వాళ్ళు తాత వాళ్ళు ఎలా ఉండేవారు అంటే సామెతలు చెప్పుకుంటూ తమ చిన్ని చిన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎలా ఉంటాయి అంటే ముందుంది ముసలి పండగ చూసి రమ్మంటే కాల్చి వస్తావా పాము అంటే పడగా అంటావా అయ్యింది లేమ్మా నాకేముంది ఇలాంటివి కొన్ని సామెతలు ఉంటాయి సామెతలు వినంగానే మనకు ఒక మంచి అనుభూతి వస్తుంది ఎందుకంటే సామెతలు ఎన్నో అర్థాలు ఉంటాయి అసలే లేదు కానీ ప పెసరపప్పు కావాలా ఇలాంటివి కొన్ని సామెతలు ఉంటాయి మనము వాళ్ళు ఎన్నో చెప్తుంటారు సామెతలు తాత వాళ్ళ మీద సామెతలు వేసుకుంటూ మనకి ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చిలకళ నికి వెళ్ళినప్పుడు సామెతలు వేసుకుంటూ వాళ్ళతో వాళ్ళ రోజులు అంతా వాళ్ళు సంతోషంగా గడుపుతారు సామెతల వల్ల ఎంతో ఉత్సాసంగా ఎంతో ఉల్లాసంగా మనం పని చేసుకుంటూ ఉంటాము సామెతలు అనగానే మనకు గుర్తుకు వచ్చేటివి మంచి చాలా అనుభూతిని ఇస్తుంటాయి నవ్వును తెప్పిస్తాయి ఆనందాన్ని రప్పిస్తాయి మనకు ఎన్నో మంచి కొన్ని నీతి కథలు ఉంటాయి కొన్ని చెడ్డ కథలు ఉంటాయి కానీ మనము మంచిగా నవ్వుకుంటూ రోజును గడిపే వచ్చును సామెతలు చాలా నవ్వులు తెప్పిస్తాయి ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి మనుషులు చాలామంది నవ్వుకునేటట్లు ఉంటాయి సామెతలలో చూసి రమ్మంటే కాల్చి వస్తా అంటే ఏంటిదంటే ఉన్న పనిని చేయమంటే దానికంటే ఎక్కువ చేసేదాన్ని చూసి రమ్మంటే కాల్చి వస్తావా దానికి అర్థం అసలే లేదు పెసరపప్పు కావాలంటే మనది ఏమి ఉండదు కానీ పెసరపప్పు కావాలా ఆశలు చాలా చాలా మందికి పెద్దపెద్ద కోరికలు ఉంటాయి అలాంటివి ఉంటాయి పాము అంటే పడగా అంటే ఏంటి మనం చూసింది కొంచెం కానీ నాగు పాము పడగ ఎంత ఉంటుంది పెద్దది ఉంటుంది అట్లా చెప్పడం ఇలాంటి సామెతలు చాలా ఉంటాయి పూర్వకాలంలో తాతలు అమ్మ వాళ్ళు ఉండేటివి మనకు ఇప్పుడు ఇప్పటికాలం పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళు చెబుతూ మనకు ఎంతో సంతోషాన్ని నింపుతున్నారు అది కూడా మనం వింటుందని ఆనందిస్తూ వాళ్ళు సామెతలు వేసిన వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పరు మీరే కనుక్కోండి మాకు చెప్పండి అంటూ మనకు ఒక సస్పెన్షన్ పెడుతూ మనల్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్టు చేస్తుంటాయి సామెతలను ఎంతో క్యూస్షన్స్గా అడగొచ్చు ఫన్గా అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉంటారు మనతో జోక్స్ ఉంటారు ఆ జోక్స్ వలనే సామెతలు వేస్తూ మనకి మంచిగా పండగకి ఇంటికి వెళ్ళినప్పుడు సామెతలు వేసుకుంటూ నైట్ పూట రాత్రులలో పండుకుంటూ చందమామను చూస్తూ ఎలా పడుకుంటాం సామెతలు విప్పాలి అంటూ తాతయ్య అమ్మమ్మ వాళ్ళు మనకు ఎన్నో నేర్పుతూ ఉంటారు తాతయ్య వాళ్ళైతే ఇంకా మనుమరాలపై ఎలాంటి సామెతలు వేస్తారు అంటే నవ్వుకునేటట్లు వేస్తారు అమ్మమ్మ వాళ్ళు అయితే మనవా మనవడి మీద వేస్తూ ఉంటారు ఇలా చాలామంది చాలా సామెతలు వేదమాల మీద వేసి నవ్వుకుంటూ వాళ్ళ రోజుని సంతోషంగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు